హలో సార్ ఇంటర్నెట్ కాలర్ సర్వీస్ సెంటరేనా అండి మేము వచ్చేసి మీరు ల్యాండ్లైన్ కనెక్షన్ మీ సర్వీస్ సరిగ్గా పనిచేయటం లేదు మేము వేరే సర్వీస్ని కనెక్షన్ చేసుకోవాలని అనుకుంటున్నాము దయచేసి మీరు సరిగా ఇస్తారా లేదా లేదంటే వేరే సర్వీస్ వాళ్ళది మేము కనెక్షన్ తీసుకుంటాము మధ్య మధ్యలో మీకు నెట్ కనెక్షన్ మాకు సరిగ్గా రావట్లేదు ఇంటర్నెట్ కొంచెం చూడండి ఓకే సార్